నేను నా మొదటి ప్రోడక్ట్ స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను దాన్ని చాలా విధంగా వాడుకోవచ్చు స్కూల్ బ్యాగ్ అనేది దానివల్ల నాకు చాలా లాభాలు అంటే లాభాలు అంటే నేను కొన్ని తీసుకున్న సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అన్న సరే ఆ బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకోవటము ఆ బ్యాగ్లో కావాల్సిన బట్టలు అవన్నీ పెట్టుకోవడము దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి స్కూల్ బ్యాగ్ వల్ల ఇంకా మనం ఏదైనా ఊరులు వెళ్తున్నప్పుడు వన్ ఒక టు రెండు రోజులు మూడురోజులు ఉండాల్సినప్పుడు మనకి ఎక్కువ జతల బట్టలు అవసరం లేదు అప్పుడు రెండు జతలు మూడు జతలు సరిపోతాయి ఆ రెండు జతలు మూడు జతలు కోసం పెద్ద పెద్ద బ్యాగ్లు తీసుకెళ్లాలంటే మనం తీసుకెళ్లలేదు అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్లు మనకి సరిపోతాయి రెండు జతలు బట్టలు పెట్టుకోవడానికి మనకి ఈ బ్యాగ్లు చాలా ఉపయోగపడతాయి నాకైతే ఈ స్కూల్ బ్యాగ్ చాలా నచ్చింది నేను తీసుకున్నాను దానికి మంచిగా ఉంది చాలానే ఉంది జిప్పులు అవన్నీ చాలా బాగున్నాయి